ఆర్ డి బి ఎం డబల్యూ మెరిడెస్స టెస్లా ఫెరారీలు మహీంద్రా దార్ ఫ్రౌండ్ శాంసంగ్ లెనోవా టటాయా టాటా హైందవి సొకాడ జి ఎం సి యాక్టువా హీరో హ్యాక్టువా హోండా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కె టి ఎం ఆర్ వన్ ఫైవ్ జెడ్ ఎఫ్ షైన్ వన్ టొంటీ ఫైవ్ గ్లామర్ గ్లామర్ వన్ టొంటీ ఫైవ్ పల్సర్ ప్యాషన్ ప్లెస్